గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయాన్ని అప్పట్లో చాలా కష్టంగా చేసేది మంచి మంచి మంచి పంట తీసి మంచి ఫుడ్ తినేది కానీ ఇప్పుడున్న జనరేషన్లో చాలా అప్డేట్గా వచ్చున్నాయి అప్పుడు ఈ ట్రాక్టర్లు ఇవన్నీ ఏం లేవు సో వీల్సు నెక్స్ట్ ఎడ్ల బండితోనే దున్నేవి తర్వాత వీల్స్ వచ్చినయి ఇప్పుడున్న జనరేషన్లల్లో ఈ ట్రాక్టర్లు పంటలు పంటలేము పంటలొచ్చినాయి హార్వెస్టర్లు మళ్ళీ ఈ డ్రోన్లు అనేది చాలా ఈజీగా అయిపోతున్నాయి పనులు సో దీంట్లో టైం తక్కువ ప్రాఫిట్ ఎక్కువ అన్నట్టు గ్రామీణ ప్రజల్లో చేరువైంది డ్రమ్ము సిరులైన డ్రమ్ము ఇప్పుడు అంతా నాటేసుడు మనుషులతోనే నాటేపీయడం కాకుండా వాట్లిని డైరెక్ట్ చల్లడం మొదలు పెట్టారు దాన్నే డ్రమ్ము డ్రమ్ము సీడ్ అంటారు సో దానివల్ల కూడా ఎక్కువ ఇది వ్యవసాయదారులకు చాలా మంచిగానే ప్రాఫిట్ వస్తుంది ఏంటంటే వాళ్ళు టైం టైంకి ఆ పంటను చూసుకోగలిగితే ప్రాఫిట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకోకటి ఏంటంటే స్ప్రేలు కూడా చాలా మంది వాడుతూన్నారు ఇదేనుక పద్ధతులే ఇప్పుడు ఏంటంటే డ్రోన్ కెమెరాస్ వచ్చినాయి ఇది ఏంటంటే మంచిగా ఒక లీటర్కి ఫైవ్ లీటర్స్కి ఒక ఎకరం కూడా కొట్టొచ్చు మనం వాడే మందులు కూడా చాలా చాలా మంచిగా పని చేస్తున్నాయి సో ఎక్కువైతే ప్రజల తిండికి ఆర్గానిక్ ఫుడ్ అయితే చేసుకోగలుగుతారు ఏ ఏ స్ప్రే కొట్టకుండా ఏ మందులు కొట్టకుండా సో దాని వల్ల కూడా హెల్త్ కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది అని సో గ్రామ ప్రజలు భావిస్తున్నారు